ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులకు ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు దిగుతరగతి ప్రజలకు అదేవిధంగా పేదధనిక అందరికీ కూడా ప్రభుత్వం అనేది సమాన హక్కులను ఇస్తుంది అదేవిధంగా ప్రతి ఒక పథకంలోనూ ప్రతి ఒక రూల్స్లోను కూడా ప్రజలకు సమాన ప్రాతినిథ్యం వహిస్తుంది అధికార ప్రాప్తిని కూడా నిశ్చయిస్తుంది అదే విధంగా మనకు కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మానవ హక్కుల న్యాయస్థానాలు విషయంలో కానీ మన జనన డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అందరికీ సమానంగా ప్రాతినిథ్యం వహిస్తుంది దీనివలన ప్రజలు కూడా అందరూ ఏకత్వంలో భిన్నత్వం అని విధంగా అందరూ కలిసి సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా అధికారంగా కూడా పార్టీ అనేది రాజకీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలను సమానంగా చూస్తుంది భిన్నత్వంలో ఏకత్వంలాగా అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నారు